నేను ఎప్పటికి మరచిపోలేని నృత్య ప్రదర్శన అంటే నేను నా స్కూల్ లో నా ఫ్రెండ్ భరతనాట్యం నేర్చుకునేది తను వేసిన భారతనాట్యం నాకు ఇప్పటికి కళ్ళముందు అలాగే మెదులుతు ఉంటుంది ఎందుకంటే తను అంత బాగా వేసింది తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి తను వేసిన డ్యాన్స్ కూడా అందరికి చాలా బాగా నచ్చింది అందరు చాలా అంటే చాలా మంచిగా తనని అప్రిషియేట్ చేసారు తను నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా డ్యా అలాగే తను చేసే విధానం కూడా చాలా అంటే చాలా పద్ధతిగా చేసిద్ది అలాగే రెడీ అవ్వడం కానీ ప్రతి ఒక్కటి అందరిని ఆకర్షించేటట్టు ఉంది నేను ఆ రోజు తను చేసిన భారతనాట్యం అయితే ఎప్పటికి మర్చిపోలేనైతే మర్చిపోలేను అని మాత్రం చెప్పగలను